నేను మా అక్క పెళ్ళికి వెళ్ళాలండి వెళ్ళి ఉంటే అక్కడ అందరూ డ్యాన్స్ వెయ్యాలని అనుకున్నాము అక్కడ కొరియోగ్రాఫర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాము ఇంకా నాకేమో డ్యాన్స్ నేర్చుకోవడానికి ఒక రెండు గంటలు టైమ్ పట్టింది మా కజిన్స్ అందరేమో వాళ్ళకు డ్యాన్స్ వచ్చి వాళ్ళు చాలా త్వరగా నేర్చుకున్నారు ఇంకా అలాగనే కుటుంబ సభ్యుల ముందు డ్యాన్స్ వేయాలంటే కొంచెం తడబడ్డాను ఇంకా పెళ్లి రోజు అయితే మా కజిన్స్తో కలిసి డ్యాన్స్ వేశాము అలా డ్యాన్స్ వేసినందుకు మా అక్క మా బావ కూడా చాలా సంతోషించారు